ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవల కింద ఉన్నవి గర్భవతుల ఆరోగ్య సేవలు బాలింతల సంరక్షణ సేవలు వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం కుటుంబ నియంత్రణ పద్ధతులు సమాజంలో వచ్చే అంటు వ్యాధులు మరియు అంటు వ్యాధులు కానటువంటి వ్యాధులు జనని సురక్షయోజన జనని శిశు సంరక్షణ కార్యక్రమం రాష్ట్రీయ బల్ బాల్ స్వాస్థ్య కార్యక్రమాలు ఇలాంటి సేవలు మెరుగులోకి రావాలని కోరుకుంటున్నాను